తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పలికే మాట అమ్మ ఇది మన తెలుగు పదము మన సంస్కృతిపై మన గుర్తింపు పై మనకు ఒక గుర్తింపుని తెచ్చి పెట్టేది ఒక తెలుగు భాష ఎందుకంటే మన సం సంస్కృతంలో మన సంస్కృతిపై మన గుర్తు మన సంస్కృతంలో కట్టుబొట్టు అని అనేటివి మన సంస్కృతిలో ఒక భాగము ఎలా అంటే మనం పెట్టుకు మన అమ్మ పెట్టుకునే బొట్టు కానీ చేతులకు తొడుక్కునే గాజులు కానీ కాళ్ళకు పెట్టుకునే కడియాలు కానీ ఇలాంటివి ఇవన్నీ

మనం మనం వేసుకునే దుస్తులు మనం పెట్టుకు మనం పెట్టుకునే బొట్టు కానీ ఇలా ఇలా ఎన్నో వాటిని మనము మన వస్త్రధారణ గానీ ఇలాంటివన్నీ తెలియజేసేదే మనం మన తెలుగు వాళ్ళు ఎలా అంటే తెలుగు భాషలో తెలుగు భాషలో ఆధునిక ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుపూర్వం కొన్ని శతాబ్దాలకు వెనుకకు మనం తెలుసుకోవచ్చు కానీ తెలుగు చరిత్రను మనం కీర్తిశకం ఆరవ శతాబ్దం నుండి ఉన్న ఆధారం బట్టి నిర్ణయించవచ్చు తెలుగులోని స్ప స్పష్టమైన మొదటి ప్రాచీన శిలాశాసనం ఏడవ శతకం శాసనాలతో మనకు లభించిన తెలుగు పదం నాగబా అని భావించారు కానీ అది నాగబద్ద నాగబుద్ధ అనే వ్యక్తి నామమని తేలింది చక్కటి తెలుగు భాష చరిత్రను మనము క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించవచ్చు ఆంద్రుల గురించి చెప్పిన పూర్వ పూర్వపు ప్రస్తావనలలో ఒకటి

మనం వేసుకునే బట్టలు కానీ మనం మాట్లాడే భాష కానీ ఒక ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తిస్తాయి తెలుగులోని భాషలోని కొన్ని కొన్ని సంస్కృతిలు తెలుగువారైనప్పటికీ అందులోని వా వాడు వేసే వస్త్రాలు కానీ వారు మాట్లాడే భాష కానీ ఒక్కొక్క ప్రాంతానికి తెలి తెలిసిన వారిగా చూపిస్తాయి ఎలా అంటే మనం తెలుగులోనే చాలా చాలా విధాలైనా భాషలు ఉంటాయి మనం తీరప్రాంతాలలో ఉండే తెలుగు భాష వేరేలాగా ఉంటుంది తర్వాత భారతదేశం మధ్యలో ఉండే తెలుగు మాట్లాడే వారి మధ్య భాషలు వేరేగా ఉంటుంది ఇలా భాషల్లో తెలుగు భాష అయినప్పటికీ చాలా భాషల్లో చాలా వేరే వేరే అభిప్రాయాలు వేరే వేరే వేరే వేరేవిగా ఉంటాయి ఎలా అంటే తెలుగు భాషలోనే విభిన్న విభిన్నాలతో ఉండే వుగా ఉంటాయి తెలుగు భాష అలాగే సాంస్కృతి కూడా తెలుగులో చీర కట్టే వారికి ఒ ఒకరిలాగా

అప్పుడు మన తెలుగు యొక్క గుర్తింపు ఇంకా పెరుగుతుంది దీనికోసమని అన్ని దేశాల్లో మన తెలుగుని ఇంకా పెం పెంపొందించాలి అలాగే అన్ని దేశాల్లో ఇప్పుడున్న ఇప్పుడున్న దేశాల్లో మన తెలుగు వారే అన్ని దేశాల్లో చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ వరకు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చదువుకొని కూడా మన తెలుగు వాళ్ళు విభిన్న దేశాలకు వెలుగు వెళ్లగలుగుతున్నరు అక్కడ మన సంస్కృతిని మనం తెలియజేస్తున్నారు అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం వల్ల అక్కడున్న వాళ్లు కూడా ఇక్కడ వీళ్ళు తెలుగువారు అని గుర్తించగలుగుతున్నారు అది మన తెలుగు యొక్క గొప్పతనం